బందరు తీపి పదార్థాలు యజమానా అండి బందరు షాపులో ఇంకా మీ ఏవేవి పదార్థాలు ఉన్నాయండి తీపి పదార్థాలు మీరు చెప్పిన తీపి పదార్థాలు చాలా అధిక ధరలో ఉంటాయో ఏమో పూత రేకులు ఉన్నాయండి బెల్లంతో చేసిన పూతరేకులు ఒక ఇరవై ఐదు కావలి మాకు లడ్డు కావాలండి నెయ్యితో చేసిన లడ్లు కొంచెం రాయితి తీసుకోండి మేము ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటాము కొంచెం రాయితి ఇవ్వండి మాకు పండుగ వస్తుంది కదా ఉగాది బంధువులు అంతా వస్తున్నారు సరే అండి ఒక వంద లడ్లు కావాలి జాంగ్రీ అన్నారు కదండి జాంగ్రి దేనితో తయారు చేస్తారు అండి పిలలు తినవచ్చా అండి జాంగ్రీ అయితే అది కూడా ఒక పది పది ఇవ్వండి లడ్లు బంధువులకు అండి వద్దండి లడ్లు బంధువులకు జాంగ్రీ బయట వాళ్ళకు అండి అవునండి ఎప్పుడులోగా ఇవ్వ ఇవ్వగలరు మీరు ఓకే అండి ఆ రవ్వ లడ్లు కూడితే ఒక వంద ఇవ్వండి దేనితో తయారు చేస్తాఋ అండి రవ్వ లడ్లు నెయ్యి కలుపుతారా లేదా ప్యూర్ నెయ్యి అయితే ఒక వంది ఇవ్వండి గట్టి పకోడి కావాలండి గట్టి గట్టి పకోడి సున్నుండలు అండి అవి ఒక యాభై ఇవ్వండి అవి గట్టి పకోడా కావాలండి గట్టి పకోడా గట్టి పకోడ ఒక ఐదు కిలోలు ఇవ్వండి దానికి తోడు మిక్చర్ ఒక పది కిలో పది కిలోలు ఈ మొత్తం అంతా లెక్క చేయండి ఎంత అయితుందో దాంట్లో మాకు ఖచ్చితంగా రాయితి ఇవ్వాలండి మీరు తగ్గించండి మా చిరునామా చెప్తాను రాసుకోండి మా ఇంటి నెంబరు మూడు వందల ఇరవై ఐదు ఇందిర నగర్ అండి ఓకే పంపించ పంపించండి ప ధన్యవాదాలు ధన్యవాదాలండి ఓకే అండి